అది నాకు మా ఇంట్లో గృహప్రవేశం ఉంది అండి కొత్త ఇల్లు కట్టుకున్నాం అది దానికి పది లీటర్లు పాలు కావాలండి స్వచ్ఛమైనవి కావాలండి నాకు నాకు నీళ్ళు అలాంటివి ఏమి వద్దు సురేష్ గారు పంపారు ఇక్కడ బాగుంటాయి అని డబ్బులు ఏమి పర్లేదండి సరే రేపు ఎల్లు ఎల్లుండి పొద్దునకు అండి ఎల్లుండి పొద్దున్న ఆరింటికల్లా కావాలి నాకు అది మీరు క్యాను మీదే కాబట్టి మీరే పంపించండి సరే అండి అయ్య పన్నీరు ఒక పన్నీరు ఓ మూడు ప్యాకెట్లు ఇవ్వండి అర కేజీ ప్యాకెట్లు మూడు ఆర కేజీ ప్యాకెట్లు ఒక మూడు ఇవ్వండి చాలు సరే అండి ఇదిగోండి ఒక వేయి రూపాయలు అడ్వాన్స్ ఇది తీసుకోండి సరే అండి ఇదిగోండి చీ చీటి మీద నెంబర్ ఇస్తాను లేండి